నేను చేస్తున్న ఉద్యోగం కెరీర్ తాలూక్లో భవిష్యత్తులో నేను ఈ పని ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను అదే విధంగా నాతోటి పనిచేసే ఉద్యోగస్తులు అందరితోనూ నేను మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాను అలాగే నా మీద ఉన్న పని ఒత్తిడిని తగ్గించుకుని సంతోషంగా ఆనందంగా ఉండి పనిచేసి మంచి పేరు మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా నేను కష్టపడి పని చేయాలని ఎదురుచూస్తున్నాను